హలో డెలివరీ బాయ్ అండి నా ఆర్డర్ బటర్ నన్ను చికెన్ కర్రీ ఆర్డర్ చేసి చాలా సమయమైంది నా ఆర్డర్ వస్తుందా రాదా నా ఆర్డర్ ఇంకా ఆలస్యం అయితే నా ఆర్డర్ను రద్దుచేసి నా డబ్బులు నాకు తిరిగి పంపించేయండి